స్పీక్ అవుట్ ద ఫోలైన్ నేమ్స్ ఆఫ్ వెహికల్స్ ఫియట్ ట్వంటీ ఫోర్ థర్టీ టూ హెచ్ పీ టొయోటా ఈ ఏ ప్యాకార్డ్ ట్విన్ సిక్స్